నమస్కారం చెప్పండి చెప్పండి సార్ అవునండీ

జె జెర్సీ వచ్చీ నాకు ఐడియా లేదండి ఐడియా వచ్చింది సార్ అదీ జెర్సీ వచ్చీ రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి అహా లేదండి క్వాలిటీగా కుడతామండి మా గుడ్డ చూసి మాట్లాడండి మీరు అహా లేదండి నేను క్వాలిటీగా కుడతానండి చెప్పండి సార్ ఎన్ని మీకు గిట్టుబాటు అవుతుందండి సరే సార్ పిల్లలంటున్నారు కాబట్టి ఒక రెండు వందల పాతిక రూపాయలకి కుడతామండి సరే అండి ఇరవై రోజుల్లో అవుతుందండి మీరు చెప్పారు కాబట్టి చేస్తాం అండి నేను కూడా పనులైతే చేసుకోవాలి కాబట్టి క్లా మీకు నచ్చిన క్లాత్ అవన్ని తెప్పిస్తామండి బ్లూ కలరా అండి పే కాలేజ్ పేరా అండి స్టూడెంట్ పేరు కూడా రావాలా అండి వెనకాల అంతేనా ఇంకేమైనా కావాలా అండి కాలేజ్ లోగో అహా అది కూడా స్టిచ్చింగ్ చేయాలి అయితే ఓకే నండి ఓకే నండి ఓకే నండి ఓకే నండి వస్తామండి ఎప్పుడు రమ్మంటారు మీరు సరే సరే

వచ్చే టైంలో మీకు కాల్ చేస్తాం అండి